సాధారణంగా నేను ప్రయాణించడానికి రైల్లో వెళ్ళడానికి ఇష్టపడతాను ఎందుకంటే రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది కిటిక పక్కన కూర్చొని బయట ప్రకృతిని చూస్తూ ప్రయాణించడం నాకు చాలా ఇష్టం బస్సులో వెళ్ళడం కంటే రైల్లో వెళ్ళడం కొంచెం సురక్షితంగా అనిపిస్తుంది విమానంలో వెళ్ళడం కూడా బాగుంటుంది కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్రయాణానికి డబ్బు ఖర్చు చేయడం గురించి చెప్పాలి అంటే ఇది మన అవసరాన్ని బట్టి ఉంటుంది దగ్గర ప్రాంతాలకు వెళ్ళడానికి తక్కువ ఖర్చుతో కూడిన రవాణా మార్గాలు ఎంచుకుంటాను దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తే సౌకర్యవంతమైన మరియు సురక్షితవంతమైన రవాణ మార్గాలను ఎంచుకుంటాను ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్లేదు అయితే ప్రయాణం అనేది ఒక అనుభవం క్రొత్త ప్రదేశాలను చూడటం క్రొత్త వ్యక్తులను కలవడం క్రొత్త విషయాలను నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం అందుకే ప్రయాణానికి డబ్బు ఖర్చు చేయడం నాకు పెద్దగా అనిపించదు